నాకు తెలిసిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ నేను ఇప్పుడు చెప్తాను చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ గోంగూర చికెన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ తందూరి చికెన్ చిల్లీ చికెన్ చికెన్ మగాలై చికెన్ మండి చికెన్ పన్నీర్ చికెన్ బటర్ మరియు మటన్ మటన్ కర్రీ మటన్ ఫ్రై మటన్ గోంగూర మటన్ చిల్లీ

చాపల పులుసు చాపల ఫ్రై చందవ చాపలు ఫ్రై మరియు కూర కొరమేను చాప కర్రీ కొరమేను చాప ఫ్రై రాగండి చాప పులుసు రాగండి చాప ఫ్రై బొచ్చె పులుసు చాప బొచ్చె ఫ్రై పీతల ఫ్రై పీతల పులుసు రొయ్యలు గోంగూర రొయ్యలు గోంగూర కర్రీ రొయ్యల వేపుడు రొయ్యల కర్రీ సాంబారు రసం పప్పు ఆకుకూర ఆకుకూర పప్పు దోసకాయ పప్పు వంకాయ ఫ్రై వంకాయ కర్రీ దొండకాయ కూర దొండకాయ ప్రై దోసకాయ పప్పు బంగాళదుంప కర్రీ బంగాళదుంప ఫ్రై కాకర ఫ్రై కాకర కూర క్యాబేజీ కూర క్యాలీఫ్లవర్ కూర ఫైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ మంచూరియా జీరా రైస్ పులిహోర దద్దోజనం దద్దోజనం